ఈ రోజులలో పిల్లలు ఎక్కువగా మొబైల్ గేమ్స్ ఇష్టపడుతున్నారు ఫర్ ఎజ్జాంపుల్ పబ్జీ ఫ్రీ ఫైర్ క్యాండీ క్రష్ సోడా సాగ మొదలైన గేమ్స్ నేను మా దేశంలోని పిల్లలను గమనించడం ప్రారంభించాను నగరంలో నివసించే చాలా మంది పిల్లలు తమ ఇళ్ళలో లేదా మాల్స్లో గడుపుతారు పిల్లలు సులభంగా ఆడగలిగే సాధారణ అవుట్డోర్ గేమ్లు ఆడేందుకు ఎక్కువ స్థలం లేదు ముఖ్యంగా నగరాలలో పిల్లలు బయటికి వెళితే చాలా ప్రమాదాలు జరుగుతు ఉంటాయి ఈ ప్రమాదాలలోవాహన ప్రమాదాలు కిడ్నాప్ ఆలస్యం మరియు మరి ఎన్నో ఉన్నాయి కానీ మీరు గ్రామీణ లేదా ప్రాంతీయ ప్రాంతాలలో నివసించే పిల్లలను చూస్తే వారు ఇప్పటికి మనకు అందుబాటులో ఉన్న సాంకేతికత గల కంటే బహిరంగ ఆటను ఎక్కువగా ఆడుతున్నారు వారికి స్థలం మరియు వాహనాలు తగిలే ప్రమాదం లేదా పొరుగు వారి కిటికీలు పలగడం పగ పగలడం చాలా తక్కువ ఇది కేవలం అందుబాటులో ఉన్న సాంకేతికతల వల్ల కాదని నేను చెప్పగలను బహుశా యువతరానికి ఆరుబై ఆరుబయట ఆడుకోవడానికి తగిన వనరులు మరియు ఖాళీలు లేకపోవడం వల్ల కావచ్చు మనం నివసించే పర్యావరణం కూడా అద్వానంగా మారుతుంది